నేనైతే ప్రోడక్ట్ అయితే బుక్ చేసుకున్నామనయితే ఇయర్ ఫోన్స్ ప్రోడక్ట్ బుక్ చేసుకున్నమైతే మీషో అయితే ఓపెన్ చేసిన మీషో ఓపెన్ చేసి డ్రెస్ ఫోల్డ్ చెయ్యంగానే నాకైతే నచ్చినటువంటి ఇయర్ బర్డ్ ఇయర్ బర్డ్స్ అయితే నచ్చినాయ్ ఇయర్ బర్డ్స్ వచ్చినాంక చూసిన నేను అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో ఉంటదని అయితే బుక్ చేసిన ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఆఫ్ అయితే ఉన్నది అండ్ అయితే నాకు చాలా బాగా నచ్చేస్నాయి ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వచ్చేసి అయితే చీప్ డిస్కౌంట్లో దొరికినాయ్ అండ్ క్వాలిటీ విషయానికొచెస్తే క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ఆ ప్రోడక్ట్ నా దగ్గరికి వచ్చినాంకా కూడా బాగా మంచిగా పనిచేసింది అన్ని అయితే కలర్ కూడా నేను బుక్ చేసిన కలరైతే వచ్చింది ఎల్లో కలర్ కాంబినేషన్ ఎల్లో కలర్ ఇయర్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ వచ్చేస్నాయ్ అండ్ సో నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఉన్నది సో మచ్ ప్రాఫిట్ ఏ అనుకోవచ్చు తక్కువ కాస్ట్ లో మంచి మంచి ఫీచర్స్ తోనైతే వచ్చేసింది ఇయర్ ఫోన్స్ అయితే సో ఇది వచ్చేసి పాజిటివ్ అండ్ నెగటివ్ వచ్చేసి అండ్ నేను ఆర్డర్ చేసినప్పుడు ప్రోడక్ట్ లో అయితే డెలివరీ డెలివరీ టైమ్ అయితే టుడేస్లో వచ్చేస్తాను బట్ డెలివరీ అయితే టు త్రీ ఫోర్ డేస్ అయితే లేట్ అయింది అండ్ ఆల్సో నేను ఆర్డర్ చేసిన ఇయర్ ఫోన్సు కలర్ను నేను పెట్టిన ఇయర్ ఫోన్స్ కలర్ అయితే కొంచెం డిఫరెంట్ వచ్చింది కొంచెం లైట్ నేను ఎల్లో కలర్ పెడితే కొంచెం తిక్ ఎల్లో కలర్ అనుకున్న బట్ లైట్ ఎల్లో కలర్ అయితే వచ్చేసింది అండ్ ఇయర్ ఫోన్స్ కి అంటే ఎక్స్ట్రా రబ్బర్ ట్యూబ్స్ అయితే ఇవ్వలేదు అండ్ ఎక్కువ ఎక్స్ట్రా ఇస్తానెమో కొంచెం ప్రాఫిట్ ఉంటుండే ఎందుకంటే అవైనా యూస్ చేస్కోనికి అయితుంటుండే అలా ఇవ్వలేదు అండ్ ఆల్సో ఇయర్ ఫోన్స్ వైర్ లెంగ్త్ కూడా కొంచెం కొంచెం చానా తక్కువ ఉన్నది మరి అంత కావాల్సినంత లేకుండా కొంచెం తక్కువ ఉన్నది సో ఇలాంటి ప్రొడక్ట్స్ అయితే తీసుకోవచ్చు బట్ కొంచెం డిస్ అడ్వాంటేజెస్ అయితుండే కొంచెం చూస్కొని తీస్కోవాలి మనమైతే